భారతీయ సినిమాల గురించి చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా తెలుగు సినిమాల ఊసు భారతదేశం మొత్తం వినిపిస్తుంది ఇటీవల మొన్న మొన్న రిలీజ్ అయినా త్రిపుల్ ఆర్ అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించింది ఆ సినిమాలో ఒక పాటకు కూడా ఆస్కార్ అవార్డు అందుకున్నారు అందులో ఉన్న సంగీతం కూడా ఎంతో వినసొంపుగా ఉంటుంది అలాగే సంగీతం అనేది భారతదేశంలో చాలా ముఖ్యమైనది కూడా నాకు ఎక్కువగా ఆ ప్రేమ సినిమాలు లేదా సైంటిఫిక్ సినిమాలు ఇలాంటి యాక్షన్ సినిమాలు చూడాలంటే ఎక్కువ ఇష్టపడతాను నేను సిరీస్ అనేవి చాల తక్కువ చూస్తారు సిరీస్ల విషయాలలో నేను సిరీస్లంటే మనీ హైస్ట్ ఒకటి మాత్రం చూశాను అలాగే ఈ మధ్య చిన్న చిన్న సిరీస్లు చూడటం మొదలు పెట్టాను కానీ ఎక్కువగా అయితే మాత్రం సినిమాలు యాక్షన్ సినిమాలు లేకపోతే సైంటిఫిక్ సినిమాలు ఇవి రెండు మాత్రం చూడటానికి నేను ఎక్కువగా ఆసక్తి చూపుతాను నాకు ఇష్టమైన నటుడు ఎవరంటే చిరంజీవి లేకపోతే రజనీకాత్ అన్న కూడా నాకు ఎంతగానో ఇష్టము వారి యాక్టింగ్ కానీ వారు డైలాగ్ చెప్పడం కానీ వారు వాకింగ్ స్టైల్ కానీ ఇలాంటివి అన్నీ నాకు ఎంతగానో ఆకర్షితున్ని అయ్యాను వారు నటిచ్చిన సినిమాలలో నాకు నచ్చినది నరసింహుడు ఒకటి అలాగే చిరంజీవి నటించిన సినిమాలలో ఠాగూర్ ఎంతో నాకు నాకు ఎంతో ఇష్టమయిన సినిమాలు ఎంజాయ్ ఎంజాయ్ చేసే సినిమా పాటల విషయానికి వస్తే పాటలు అనేవి నేను ఇళయ రాజా గారు మ్యూజిక్ ఎక్కువగా వింటాను నేను ఉద్యోగం చేసే సమయంలో కొంత ఖాళీ సమయం దొరికినప్పుడు ఇళయ రాజా గారి పాటలు పెట్టుకొని ఒక నా నా మనసుకు ఎంతో ఆనందం కలిగిస్తుంది నాకు ఇష్టమైన సింగర్లు వచ్చి బాలసుబ్రమణ్యం గారు అలాగే చిత్ర గారు కూడా నాకు ఎంతో ఇష్టం బాలసుబ్రమణ్యం గారి పాడిన పాటలు ఎన్ని సార్లు విన్న కూడా నాకు మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది